సాంప్రదాయ మత్స్యకార సంఘాలు ఋతుపవనాల రాక మరియు నిష్కరింప మన సమాన ఉత్సాహంతో జరుపుకుంటారు దీనికి గొప్ప ఉదాహరణ నారియల్ పూర్ణిమా లేదా నరాలి పూర్ణిమ ఋతుపవనాలు నిష్క్రమనను సూచించే పండుగను మహారాష్ట్రలోనీ కూలీ మత్స్యకారులు జరుపుకుంటారు అలంకరింపబడిన పడవలు నూనె దీపాలతో ప్రకాశిస్తూ నీటిలో వదులుతారు మరియు సముద్రాలు మరియు మహాసముద్రాల హిందూ దేవుడు వరుడుకి వరనుడికి కొబ్బరి నైవేద్యాలు సమర్పించబడతాయి నరాలి పూర్ణిమ రోజున కొబ్బరి పూజ కాదలీక్ మత్స్యకారులలో సెయింట్ లారెన్స్ యొక్క సంబంధిత విందుతోపాటుగా ప్రారంభమైనది శతాబ్దాలుగా గోవాలో సముద్రపు సముద్రపు చేపలు పట్టే కాలం ఆచారాల్లో పడవలు బ్యాక్ వాటర్ నదులు మరియు సముద్రం మంచి చాపల పంట కోసం ఆశీర్వాదం మరియు సముద్రాలను శాంతపరచడానికి మరియు మత్స్యకారులందర్నీ రక్షించమని నీటి ప్రభువున నీటి ప్రభువు అయినా వరుణ్ వరుణుడిని ప్రార్థించడం